అవునమ్మా ఓకే క కుట్టిస్తానమ్మా మీకు ఏ టైప్ కావాలో ఒక బ్లౌస్కి అయితే మీకు మోడల్సాప్లేయినా అమ్మ ఆర్య వర్క్ అయితే ఒక ఫైవ్ థౌజండ్ వరకు అవుతుంది అమా ఆర్య వర్క్ వర్క్ వర్క్తో పాటు కలిపి స్టిచ్చింగ్ అంతా చే అంతా మొత్తంగా కలిపి స్టిచ్చింగ్కి వర్క్కి మొత్తంగా కలిపి ఫైవ్ థౌజండ్ అవుతుందమ్మా ఇంకా బ్లౌ మా పెడతావమ్మ మోడల్స్ మీకు ఏది కావాలంటే నచ్చినట్లుగా పెడతాము మా షాపులో మంచి మోడల్స్ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ చూపిస్తాను నీకు ఏమి ఏ మోడల్ నచ్చుతుందో దానికి ఏమేం వర్క్ చేయాలో చెప్పామంటే మేమే మెటీరియల్స్ తెప్పించుకుంటాము మేమె స్టిచ్చింగ్ చేస్తాము మీరు ఆది బ్లౌజ్ ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ ఇచ్చారన్నా ఓకే లేదంటే మెజర్మెంట్స్ తీసి తియ్యాలన్నా మెజర్మెంట్స్తో పాటు తీసుకుని స్టిచ్ చేస్తాం అన్ని

నన్ను వెయ్యమన్నా కూడా వేసేస్తాము లేదా మీరన్నా తెచ్చి ఇయచ్చు

ఓకేనమ్మా ఓకే డ్రెస్ మోడల్ డ్రెస్ మోడల్ అయితే ఒక ఒక డ్రెస్కి టూ ఫిఫ్టీ ప్లెయిన్ అయితే నా మోడల్ డ్రస్ అంటే ఒక థౌజండ్ మ్మ్ థౌజండ్ మరి ఆ సరి ఓకే ఓకే లెహంగా అలా కుడతావమ్మా మీరు మీరు లేసులు స్టోన్స్ అవన్నీ మీరు తెచ్చిస్తారా లేదంటే మేమే కుట్ట మేమే తెచ్చుకోవాలా

దానికి కావాల్సిన దానికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం నేను తీసుకోమంటారా ఓకేనమ్మా మీకెప్పటికి కావాలి ఓకేనమ్మా టెన్ థౌ టెన్ బ్లౌజెస్ టెన్ బ్లౌజెస్ టెన్ శారీస్ మేము డ్రెస్సులు డ్రెస్సులు కూడా మంచిగానే కుడతావమ్మా డ్రెస్సులు కావాలన్నా కూడా కుట్టిస్తాం ఓకే ఓకేనమ్మ ఓకేమ్మ ఓకే